పాటలు వినడం నాకు చాలా ఇష్టం నేను శ్రావ్యమైన సంగీతాన్ని ఎక్కువగా వింటూ ఉంటాను ఇష్టమైన గాయకులూ ఎస్పి బాలసుబ్రమణ్యం గారు డిఎస్పి గారు ఇలా సునీత గారు చాలా మంది వున్నారు అందరూ వాళ్ళు వాళ్ళ పాటలు నేను చాలా బాగా వింటూ ఉంటాను సంగీతం చాలా శ్రావ్యంగా ఉంటుంది మనం ఎలాంటి ఒత్తిడిలో వున్నా మనం సంగీతాన్ని వింటూ ఉంటే ఆ శ్రావ్యతకి మనకి ఆ ఉన్న ఒత్తిడి కూడా దూరం అయిపోతుంది తప్పకుండా ప్రతీ ఒక్కరు అలాంటి సంగీతాన్ని వినాలి స్థానిక సంగీతం గురించి నాకు పెద్దగా తెలియదు నేను అయితే పాటలు వింటూ సంగీతాన్ని చాలా ఆనందంగా గడుపుతూ ఉంటాను